చెప్పండి ఏ ఏ చేపలు కావాలి ఏ చేపలు కావాలి చేప కొరమేను ఉంది రాగండి ఉంది గోల్డ్ ఫిష్ ఉంది అపోలో ఫిష్ ఉంది అపోలో చేప ఉంది ఏం కావాలి మీకు కొరమీను కేజీ మూడు వందలు అండి అయ్యో రావండి అది బాషా చెప్పండి అండి బాషా అని దాన్ని మరాఠీలో బాష అంటారు అది చాలా మంచిది అండి ఆరోగ్యానికి కూడా కా రేట్ ఎక్కువ అండి చాలా రేటు ఎక్కువ రుచి చాలా బాగుంటుంది దాన్ని మెదడు అదే అది చాలా మంచిది అండి మెదడుకి చాలా మంచిది అది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒంటికి అది అందులో ఒమేగా ఫ్యాటీ త్రీ విటమిన్లు అన్నీ ఉంటాయి గుండెకు కూడా చాలా మంచిది అండి అది తీసుకుంటారా అందుకే దానికి ఎక్కువ ఇప్పుడు డిమాండ్ కొంచెం ఎక్కువ అది ఇప్పుడు కేజీ మా మార్కెట్ రేట్ ప్రకారంగా అయితే కేజీ ఇప్పుడు రెండువేలు ఉంది అండి అది అంటే దగ్గర దగ్గరగా ఆ పులస చేపకి ఈ చేపకి దగ్గర దగ్గర పులస అంటే విజయనగరం రాజమండ్రి ఏరియాలో దొరుకుద్ది ఈ చేపని ఈ చేపని బయట నుంచి ఎగుమతి చేసుకుంటాం అండి మేము దూరం నుంచి ఇక్కడ ఎక్కడో కాదు ఇది పెరుగుతాయి అండి సముద్రంలో సముద్రంలో పెరుగు సముద్రం నుంచి నదిలోకి వస్తాయండి ఎదురుగా అందుకే వాటికి అంత ప్రత్యేకత చూడండి ఎన్ని కేజీలు తీసుకుంటారు అండి రెండు కేజీలు అయితే పదిహేను వందలు లెక్కన తీసుకోండి రాదు రాదు అమ్మ చూడండి ఎందుకంటే చేసి ఇస్తాం మేము చేసి ఇస్తాం నీట్గా మంచిగా చేసి మేము చేసి ఇస్తాము మీకు అందుకని చాలా మంచిది అండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అది మెదడుకి తింటే మెదడుకి కూడా చాలా మంచిది చురుకుగా పని చేస్తుంది చిన్నపిల్లలకి చాలా మంచిది ఎక్కువగా చెప్పాలంటే బరువున్నవాళ్ళు మీరు కొంచెం మీరు లావుగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి చాలా మంచిది మీ కొవ్వు తొందరగా కరుగుద్ది అందరికి అందరికి మంచిదే బరువు అనేది తగ్గడానికి ఎక్కువ దీన్ని వాడుతారు తొందరగా అసలు చేప తొందరగా అరిగిద్దండి చేప తొందరగా అరిగిద్ది రెండువేలు కాదు కానీ రెండువేల ఐదు వందలు చేసుకోండి రెండు కేజీలు ఇదిగో అది కొట్టేస్తున్నాను సరే సరే అమ్మ కట్ చేస్తున్నాను

అలాగలగే నీటుగా కట్ చేస్తాను అమ్మ అంతా నీట్గా క్లీన్ చేసి తెల్లగా మీకు ఇస్తాను నేను సరేనా

అలాగలాగే సరే సరే ఇదిగోండి తీసుకోండి కవరు కవరు కవరు కవర్లో పెట్టాను మీకు ఇంకో కవరు తీయద్దు ఆ కవర్లో పెట్టి తీసుకు వెళ్ళిపోమ్మ

ఇవ్వండి

సరే సరే సరే సరే అమ్మ ఇదిగోండి